ఈ రోజులలో తెలుగులో వివిధ రకాల సాహిత్య ప్రాచుర్యం పొందుతుంది ముఖ్యంగా సమాజం వ్యక్తిగత భావాలు ఆధునిక జీవనశైలిలు ప్రారంభించి సాహిత్యం ఎక్కువగా కనిపిస్తుంది కొన్ని దానిలో చెప్పగలు చెప్పాలి అనుకుంటున్నాను అందులో ఏంది ఈ రోజులలో కవిత్వం వ్యక్తిగత భావోద్వేగాలను సామాజిక సమస్యలను మరియు ఆధునిక జీవన సేవలను ప్రతిబింబిస్తుంది ఇప్పుడు ప్రేమ ఒంటరితనం మానసిక ఆరోగ్యం లింగ మాన సమానత్మం వంటి అంశాలు ఎక్కువగా కవితంలో చోటు చేయడం అందిస్తాయి పదాల కట్టుదిట్టం కంటే బ బా భావ వ్యక్తీకరణ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఆధునిక నవలలు మరికథలు సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ ప్రేమ వృత్తిపరమైన జీవితం మరియు సాంకేతికత ప్రభావం అంటే ఎన్నో చర్చిస్తున్నాం అలాగే ఫాంటసీ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ వంటి శైలులు కూడా తెలుగు సాహిత్యంలో బాగా ప్రాచుర్యం అవుతున్నాయి అలాగే డిజిటల్ సాహిత్యంలో బ్లాగ్లు వెబ్లు ఆడియో బుక్స్ మరియు సోషల్ మీడియా ద్వారా ప్రచుర కవితలు చిన్న కథలు విపరీతమైన ప్రజాధరణ పొందుతున్నాము కళలతో పాటు ఈ బుక్స్ కిండిల్ వంటి డిజిటల్ ఫార్మాట్లు కూడా ప్రాచుర్యం పొందాయి అలాగే సినిమా పాటలలో ఆధునిక భావజాలం వివిధ సమస్యలు ప్రేమలో నూ నూతన కోణాలు ఎక్కువ వ్యక్తం అవుతాయి అలాగే ఇప్పటి వ్యక్తిగత అనుభవాలు సమాజంలో మార్ మార్పులు మరియు ప్రస్తుత కాలనికి సంబంధించిన సమస్యలు చర్చించడం ద్వారా పాఠకులు ఎక్కువ ఆకర్షిస్తుంది పాత సాహిత్యం విలువలు సాంస్కృతి మరియు నైతిక బోధనలపై దృష్టి పెట్టడానికి ఈరోజు సాహిత్యం వ్యక్తిగత స్వేఛ ఆత్మవిశ్లేషణ మరియు సమ సమకాలీనతను ప్ర ప్రతిబింబిస్తుంది ఇలా ఎన్నో భిన్నంగా సాహిత్యాన్ని ఇస్తుంది